తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నేను భోజనం చేయడం ఒక ప్రత్యేక అనుభవం ఈ రెండు రాష్ట్రాలు తమ ప్రత్యేకమైన రుచులు సుగంధ ద్రవ్యాలు మరియు వంటకాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి ఇక్కడ భోజనం చేసే విధానం మరియు కొన్ని ప్రసిద్ధ వంటకాలు ఉన్నాయి వాటి గురించి వివరంగా తెలుసుకుంటే భోజనం చేసే విధానం ఎలా ఉంటుందంటే ఒక విస్తరాకులో వడ్డిస్తారు సాధారణంగా అరటి ఆకు లేదా విస్తరాకులో భోజనం వడ్డిస్తారు ఇది సాంప్రదాయబద్ధమైన మరియు పర్యావరణ అనుకూలమైన విధానం ఇంకా వడ్డించే క్రమం ఎలా ఉంటుంది అంటే భోజనం ప్రారంభంలో పప్పు ఆవకాయ పచ్చడి వంటివి వడ్డిస్తారు తర్వాత సాంబారు రసం కూరలు మరియు పెరుగు వడ్డిస్తారు చివరగా స్వీట్లు మరియు పండ్లతో భోజనం ముగుస్తుంది ఇకరుచుల గురించి చెప్పాలి అంటే తెలుగు వంటకాలు సాధారణంగా కారంగా పుల్లగా మరియు తీపిగా ఉంటాయి చింతపండు బెల్లం కారం మరియు ఆవాలు వంటి సుగంధ ద్రవ్యాలను విరివిగా ఉపయోగిస్తారు ఇక ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ వంటకాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పులిహోార పప్పుచారు ఆవకాయ బొబ్బట్లు ఉలవచారు వంటివి ఉన్నాయి పులిహోార చింతపండు పులుసుతో తయారు చేసే అన్నం ఇంకా పప్పుచారు ఎలా చేస్తారు అంటే పప్పు కూరగాయలు మరియు చింతపండుతో తయారు చేసే రుచికరమైన సూపు ఆవకాయ మామిడికాయతో తయారు చేసే ఊరగాయ బొబ్బట్లు తీపి పూరణంతో తయారు చేసే రొట్టెలు ఉలవచారు ఉలవలతో తయారు చేసే పుల్లటి రుచి కలిగిన కూర ఇంకా తెలంగాణలో హైదరాబాద్ బిర్యానీ సర్వపిండి బగారా అన్నం గారెలు హలీమ్ వంటివి ఉన్నాయి హైదరాబాది బిర్యానీ ఎలా తయారు చేస్తారు అంటే సుగంధ ద్రవ్యాలు మాంసం మరియు బాస్మతి బియ్యంతో తయారు చేసే ప్రత్యేకమైన వంటకం ఇంకా సర్వపిండి ఎలా చేస్తారు అంటే బియ్యం పిండి శనగపప్పు వేరుశెనగ మరియు మసాలాలతో తయారు చేసే రొట్టె ఇక బగారా అన్నం ఎలా చేస్తారు అంటే సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే అన్నం గారెలు మినప్పప్పుతో తయారు చేసే వడలు హలీమ్ ఎలా చేస్తారు అంటే గోధుమలు మాంసం మరియు పప్పులతో తయారు చేసే రుచికరమైన వంటకం ఈ రాష్ట్రాల్లోని ప్రతీ జిల్లాకు ప్రత్యేకమైన వంటకాలు మరియు రుచులు ఉన్నాయి కాబట్టి ఈ రెండు రాష్ట్రాలను సందర్శించినప్పుడు స్థానిక వంటకాలను తప్పకుండా రుచి చూడాల్సిందే